కాకినాడ జిల్లాలో ప్రజలు రోజు వారి ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు ఏంటి అంటే అండి ఒకటి త్రాగునీరు సమస్య అండి ఎండాకాలంలో ఈ సమస్య కొంచెం అధికంగా ఉంటుంది మనకు అవసరమైనప్పుడు నీళ్ళు రావు కానీ మిగతా సమయాల్లో అయితే వదులుతూ ఉంటాడు ఎండాకాలంలో అయితే కొన్ని కొన్ని సార్లు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వదిలిన వాళ్ళు నీరు వదిలిన దినాలు కూడా ఉన్నాయి అండి ఇదే కాకుండా ఏంటి అంటే ఈ కాలువ సంబంధించిన సమస్యలు అలాగే ఈ దోమలు సంబంధించిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి అండి ఈ సమస్యలు వారి జీవితాలని ఎలా ప్రభావితం చేస్తాయా అంటే ఏముంది అండి కదలలేనోడు కూడా క కనీ ఇంట్లో నుంచి ఖచ్చితంగా కదిలి బయటికు వెల్లి నీళ్ళు తెచ్చుకోవాలి అండి ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు మీరు నేతల నుండి ఎలాంటి సాయం కోరుతారా అంటే త్రాగునీరు ప్రతి సమయానికి మాకు అందేలాగా అలాగే పరిశుభ్రత విషయంలో కూడా ఇంకా ఇంకా కొన్ని ఇంకా కొన్ని ఇంకా కొన్ని రెండు అడుగులు ముందుకు వెళ్ళేలాగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము అయితే వీళ్ళను అయితే మేము కోరుతాము అండి